ఆ చెప్పమ్మా చెప్పండి

ఆ అవును అవును భలే డిస్టర్బ్గా ఉంది అయినా కూడా మరీ ఎక్కువ నాయిస్ ఎవరికి అయినా ఆ అది కొంచెం ఇబ్బందే కదా ఎవరికి అయినా

నేను కూడ అదే అనుకుంటున్నాను ఏం చేద్దాము కాల్నీ

నైట్ మరీ డిస్టర్బ్గా ఉంది పిల్లలు నిద్రపోవాలన్నా అప్పుడే ఆఫీస్ నుండి వర్క్ చేసుకొని వస్తారు కదా

అవునులే ఎవరికి అయినా ఇబ్బందే కదా అది సరే అమ్మ నేను కూడ అదే అనుకుంటున్నాను చేద్దాము అందరూ అలాగే అనుకుంటున్నారు అందరూ అలాగే అనుకుంటున్నారు అందరూ అదే డిసైడ్ అయ్యాము అదే ఇంతలోపే మీరే చేస్తున్నారు మేమే అనుకున్నాము ఓకేరా అమ్మా వెళ్దాము కంప్లెయింట్ ఇద్దాము అదే అదే ఆ ఓకే అమ్మా అవునవును ఏదైనా అందరూ కలిసే చేయాలి కదా సరే అమ్మ